నమస్కారం అండి నా పేరు భాను నేను వచ్చే బుధవారం విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాను మీ దగ్గర ఏమేమి సవారీలు ఉన్నాయి ఇనోవా టాటా ఏసీ వంటివి ఏమైనా ఉన్నాయా నాకు ఇనోవాలో వెళ్ళాలని ఉంది వచ్చే బుధవారానికి ఏ సవారి అయితే అందుబాటులో ఉంటుందో నాకు చెప్పండి అలాగే దాని రేటు నాకు చెప్పండి